వ్యవసాయం చేయడం వల్ల వారికి వచ్చే ఉపకారం లేదు అనేది కొందరి అభిప్రాయం ఎందుచేతనా అంటే వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడిన విధానాన్ని వారు చూసి ఉంటారు కాబట్టి చాలామంది తమ కుటుంబ వ్యవసాయం చేసినప్పటికీ తాము వ్యవసాయం చేయకూడదు అని అనుకుంటున్నారు తన తల్లిదండ్రుల పడిన కష్టాలు వారు చూస్తూ ఉన్నారు కాబట్టి వారు తన పిల్లలు అలాగే తను కూడా అలా కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే వ్యవసాయం చేయకూడదు అని అనుకుంటున్నారు అదే చదువుకుని వేరే వ్యాపారం ఏదైనా చేసుకున్నా వారి భవిష్యత్తులో బాగుంటుంది అదే వ్యవసాయం చేసుకుంటే పంటలు దిగుబడి రాక వారు నష్టాల్లోకి వెళ్ళిపోతారు అని ఒక ఉద్దేశంతో మాత్రమే వ్యవసాయం వైపు ఎవరూ పట్టించుకోవటం లేదు వ్యవసాయం అనేది మన దేశంలో చాలా విరివిగా జరుగుతుంది దానిని ఎంచుకోవడం వల్ల రైతులుకి అంత దిగుబడిలేక సంపద సరిగా ఉండదు అనేది కొందరి అభిప్రాయం